చార్మినార్ దగ్గర చీరలు బాగుంటాయి అక్కడ షాప్లో తక్కువ రేట్ ఉంటాయి చీరలు అన్ని రకాలు ఉంటాయి మళ్ళంటే చిన్నపిల్లలకు ఫ్రాక్లుంటాయి మంచిగా చుడిబజార్ అని గాజులు కూడా ఎక్కడెక్కడ పెండిలయితే కూడా చార్మినార్కు చుడీబజార్కు వచ్చి గాజులు తీసుకోపోతారు అక్కడ గాజులు కూడా చాలా బాగుంటాయి రకరకాల గాజులుంటాయి మళ్ళా చెప్పులు పిల్లల చిన్న పిల్లల సామాను చాలా ఉంటుందక్కడ చార్మినార్ దగ్గర చీరలు మనకి ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ రేట్లో దొరుకుతాయి చీరలు అట్లా చీరలు కూడా బాగుంటాయాడ మళ్ళా వంట సామాను కావాలంటే నేమో ఇక్కడ బేగం బజార్ దగ్గర బేగం బజార్ దగ్గర వంట సామాను పెంటి సామాను అయినా ఒట్టి మామూలు హోటల్ సామాను అయినా ఏ సామాను అయినా సరే బేగం బజార్ దగ్గర బాగుంటాయి రేట్లు తక్కువ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది మంచిగా నడుస్తుంది అక్కడ

ఇక చార్మినార్ దగ్గర అయితే చెప్పద్దు అన్ని బండ్ల మీద చూస్తుంటేనే అక్కడ పోయి చూస్తుంటేనే అన్ని కనబడతాయి మనకి ఇది తీసుకోవాలా తీసుకోవద్దనిపియ్యదు అక్కడికి పోతే ఏది చూస్తే అది తీసుకోవాలి ఏది చూస్తే అది తీసుకోవాలనిపిస్తుంది అట్లుంటుంది అక్కడ చార్మినార్ దగ్గర అయితే బండ్లమీద షాపులలో కూడా అట్లుంటాయి చాలా బాగుంటాయి ఒక్క వస్తువు తీసుకుందామని పోతాం కదా నాలుగు వస్తువులు తీసుకొచ్చుకుంటాం అట్లుంటుంది అక్కడ ఇప్పుడు పిల్లలకు డ్రెస్సులు కుట్టియడానికైనా మగ పిల్లలకైనా ఆడపిల్లలకైనా అని అక్కడా పుట్టుగుళ్ళు తక్కువ ఉన్నాగానీ అక్కడ మంచిగా కుడతారు ఫిట్టింగ్ బాగుంటుంది అందుకనే ఎక్కడ బట్ట తీసుకున్నా సరేగానీ అక్కడ పోయి కుట్టించుకొచ్చుకుంటారు అక్కడ మంచిగా కుడతారు బట్టలు అక్కడ ఒకటి ఇక్కడ బంగ్లాదేశ్లో ఒకటి బంగ్లాదేశ్ అంటున్న పాలకే బజార్ దగ్గర కూడా మంచి కుడతారు ఇంకా చార్మినార్ దగ్గర అయితే ఇక చెప్పద్దు ఇక అట్ల కుడతారు వంట సామాను అయినా గానీ ఇవి బేగంబజార్ దగ్గరేమో వంట సామాను మళ్ళ పెండ్లిల్ల సీజన్ వచ్చిందనుకో ఆడపిల్లలకు ఇట్లా బాసన్ పెట్టాలా బడి బాసన్లు అని అంటే అక్కడే దొరుకుతాయి బేగంబజార్ల చాలా బాగుంటాయి షాప్లు చెప్పలేనని షాపులు ఉంటాయి సామాను సామాను షాపులు వంట సామాను ఈ పెళ్ళి పిల్లకు పెట్టే సామాన్లు అవన్నీ అక్కడ ఉంటాయి ఇంకా బట్టలు గాజులు చెప్పులు ఇవన్నీఅంటేనేమో చార్మినార్ దగ్గర చూడాల్సినవి ఉంటాయి చార్మినార్ దగ్గర అక్కడ కాజు కిస్మిస్ బాదాము అవి కూడా బాగుంటాయి అక్కడ చాలా దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ దొరుకున్నవి అక్కడ చార్మినార్ దగ్గర దొరికిపోతాయి

చార్మినార్ మీదకెక్కితే మంచిగా అన్ని మొత్తం కనిపిస్తాయి సోలార్ మ్యూజియం కూడా ఉంది పక్కకి సాలార్జంగ్ మ్యూజియం మ్యూజియంలో పిల్లలెనెవర్నన్నా తోలుకుపోయి చూపించాలి చార్మినార్ ఎక్కిపియాలి చార్మినార్ కాడంతా చూపెట్టాలంటే చూపించేసి అక్కడ పక్కనే ఉంటుంది సాలార్జంగ్ మ్యూజియం అక్కడ కూడా తీసుకుపోయి చూపించేసి చూపించాల్సింది సాలార్జంగ్ మ్యూజియం అందులో చూపించ్చుకొని తీసుకొని వచ్చేయచ్చు అక్కడ కూడా మళ్ళా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయి సికింద్రాబాదుకున్నాయి ఎక్కడంటే అక్కడ చార్మినార్ నుండి బస్సులు బస్సు సౌలత్తుంది ఆటో సౌలత్తుంది షేరింగ్ ఆటోలున్నాయి బండ్లు బండ్లయినా గానీ అదేంటి చోరీ బజార్ అనుంది అక్కడ కూడా బండ్లు మేమైతే ఎప్పుడు పోలేదు కానీ అంటారు అక్కడ దొరుకుతాయి బాగా దొరుకుతాయని బండ్లు సైకిళ్ళు అట్లాంటివి ఆడ బాగుంటాయి తీసుకొచ్చుకోవచ్చు బాగా దొరుకుతాయని అంటారు